స్పీక్ అవుట్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ స్వీట్స్ అర్ పేస్ట్రీ చాక్లేెట్స్ వైట్ చాక్లేట్స్ హనీ కేక్ కూల్ కేక్ బ్రెడ్ జామ్ లడ్డు జాంగ్రీ మైసూర్పాక్ గులాబ్జామ్ బన ఐస్క్రీంస్

ఫ్రూట్స్ కేక్ నట్ కేక్ చాక్లెట్ కేక్